ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రం ఇది చారిత్రాత్మక ప్రదేశాల నుండి సహజ అందాల వరకు అనేక ఆకర్షణలు కలిగి ఉంది నేను ఆంధ్రప్రదేశ్లో సందర్శించాలనుకునే కొన్ని ఇష్టమైన స్థలాలు ఏంటంటే అరకు లోయ ఒక అందమైన హిల్ స్టేషన్ ఇది తూర్పు కనుమలలో ఉంది ఇక్కడ మీరు కొండలు అడవులు మరియు జలపాతాల అద్భుతమైన దృశ్యాలను ఆశీర్వదించొచ్చు అలాగే శ్రీకాళహస్తి ఒక ప్రసిద్ధ పురాతన హిందూ దేవాలయం ఇది శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయం దాని శిల్పం మరియు వాస్తు శిల్పం కోసం ప్రసిద్ధి చెందింది అలాగే విశాఖపట్నంలో ఉన్న బుర్ర గుహలు భారతదేశంలోని అతి పెద్ద గుహలలో విశాఖపట్నం బుర్ర గుహలు ఒకటి ఈ గుహలో రెండు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి మరియు అవి అద్భుతమైన స్టెలార్టిక్ మరియు కలిగి ఉన్నాయి అలాగే కోదండ రామాలయం కోదండ రామాలయం ఒక పురాతన హిందూ దేవాలయం ఇది రామదేవునికి అంకితం చేయబడింది ఈ ఆలయం దాని శిల్పం మరియు వాస్తు శిల్పం కోసం ప్రసిద్ధి చెందింది అలాగే ఉశ్ని బీచ్ ఒక అందమైన బీచ్ ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఇక్కడ మీరు సూర్యరశ్మి సముద్రతీరం మరియు స్థానిక ఆహారం యొక్క అందాన్ని పొందవచ్చు నేను ఈ స్థలాలను సందర్శించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవి అద్భుతమైన సౌందర్యం మరియు చరిత్రను కలిగి ఉన్నాయి అవి నాకు భారతదేశం యొక్క సంస్కృతి మరియు వారసత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి